అప్పుడప్పుడు ఆన్లైన్లో స్విగ్గీ ఆర్డ ఆహారిత్య కూపన్స్ అనేది వదులుతూ ఉంటారు ఆన్లైన్లో ఎలా అంటే అధికంగా మనం ఆహారం అనేది ఆర్డర్ చేస్తూ ఉన్నప్పుడు తకువ్ తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చుతో మనకు బుకింగ్ చేసుకోవడం ద్వారా వంద రూపాయలు ఉన్న ఆహారము యాభై రూపాయలకి అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తగ్గింపు చర్యలు కూడా ఉంటూ ఉంటాయి అలానే మనము యాప్లో కూడా తెలుసుకోవచ్చు స్విగ్గీ అనే యాప్ని ఓపెన్ చేసి మనకు ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇవన్నీ మనము సూ చూసుకుని మనం బుక్ చేసుకోవచ్చు ఆహారం అనేది మనకి చాలా విలువైంది సో అది చాలా క మనకి త తక్కువ కూపన్లో వచ్చేస్తుంటుంది ఇప్పుడు బడ్జె తక్కువ ఖర్చుతోనే మనకు వస్తూ ఉంటుంది